ఆరోగ్యం ఫిట్నెస్కు ఈత వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి శ్వాస నియంత్రణ ఎలా సహాయపడుతుంది అంటే చాలా మంచిగా ఉపయోగకరంగా స్విమ్మింగ్ అనేది ఎంత ఒక వ్యాయామం లాంటి ఫిట్నెస్కి సంబంధించిన ఒక మంచి ప్రక్రియ ఇలా స్విమ్మింగ్ చేయటం వల్ల చాలా వాటర్లో డిహైడ్రేషన్ పరంగా చాలా బాగా మనం ఒక కూలిగా కూల్గా ఉండేటట్లుగా ఆ ఫీల్ని కలిగిస్తూ ఉంటుంది ఆరోగ్యం చాలా మెరుగు పడుతుంది ఫిట్నెస్ విషయానికి వస్తే డైలీ ఉదయాన్నే వ్యాయామం చేసి డైలీ రన్నింగు వాకింగ్ జాకింగ్ వెళ్ళటం వల్ల ఇట్లా బాడీ పార్ట్స్ అనేవి బాగా మూవ్ చేయటం వల్ల ఎటు తిరిగిన తర్వాత ఇబ్బందులు లేకుండా ఏటైనా సింపుల్గా మూవ్ అవ్వగలగటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందువల్ల మనము ఇట్ల చేయటం వలన అనేది ఫిట్నెస్ ఆరోగ్యం చాలా ముఖ్యంగా ఉపయోగకరంగా ఉంటుంది